మేము వాడే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉంది మాకు మేము కట్టెల పొయ్యి కన్నా గ్యాస్ మీద వండుకోవడంవల్ల చాలా సురక్షితంగా మరియు టైం సేవ్ చేసుకుంటున్నాం కట్టెల పొయ్యి మీద పొగ వస్తుంది గ్యాస్ పొయ్యి మీద రాదు ఎప్పటికప్పుడు మంచిగా మేము వంటలు చేసుకుని తింటున్నాం గ్యాస్ కనెక్షన్ పెట్టుకోవడంవల్ల మేము సురక్షితంగా మరియు కళ్ళు మండకుండా మంచిగా హెల్తీ ఫుడ్ చేసుకుని తింటున్నాము